మన సమాజంలో ఎంతో మంది పేరు పొందిన ఫొటోగ్రాఫర్లు ఉన్నారు అయితే ఈ ఫోటోగ్రాఫర్లు కూడా వేరే వేరే ఫొటోగ్రఫీస్ చేస్తూ ఉంటారు అంటే కొంత మంది నేచర్ని చేయడం కొంత మందిని పూలని చేయడం చెట్లని చేయడం సీనరీస్ని చేయడం బీచెస్ని చేయడం ఇంకొంత మంది వైల్డ్లైఫ్ ఫోటోగ్రఫీ అంటే అడవిలో దొరికే జంతువులని ఫోటోగ్రఫీ చేస్తుంటారు ఈ ఫోటోగ్రఫీ చాలా డేంజర్ వైల్డ్లైఫ్ ఫోటోగ్రఫీ చేయాలి అనుకునే వాళ్ళు వాళ్ళ ప్రాణాల్ని తెగించి మరీ వెళ్ళాలి ఎందుకంటే ఆ జీవులకి దొరికితే ఇంకా మనకి మరణం తప్పదు వైల్డ్లైఫ్ ఫోటోగ్రఫీ అనేది ఈ మధ్య కొంచెం యూత్లో కామన్గా వినిపిస్తున్న వాళ్ళకి ఆహ్లాదకరంగా అనిపిస్తున్న అది చాలా ప్రమాదకరం అయితే ఇవన్నీ లెక్క చేయకుండా సాహసానికి ఒడిగట్టి ఎంతో మంది యువత వైల్డ్లైఫ్ ఫోటోగ్రఫీస్కి జంతువులను ఫోటోగ్రఫీ చేయడానికి చాలా కష్టమైన ప్రదేశాలకు వెళ్ళి అక్కడి ఫొటోస్ని సంపాదించి చేసే ధైర్యం చేస్తున్నారు ఇవన్నీ కాకుండా ఫొటోగ్రఫీస్లో ఇంకొక రకం సన్సెట్ సన్రైస్ ఇవన్నింటినీ కూడా క్యాప్చర్ చేయడం చూస్తూ ఉంటాము ఇవన్నీ చేయాలంటే చాలా ఓపిక కావాలి ఇవే కాదు ఏవైనా చేయడానికి ఓపిక కావాలి కానీ ఇవన్నీ చేయడానికి తగిన సాహసం చాలా ముఖ్యం ఇవన్నింటికీ తెగించడం చాలా ముఖ్యం ఈ ఫొటోగ్రఫీస్ చేయడానికి కూడా వాళ్ళు ఎన్నో సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుంది ఎన్నో సాక్రిఫైజెస్ చేసిన తరువాతనే ఎన్నో కోల్పోయాకనే అలాంటి అందాలు చూస్తూ వాటిని క్యాప్చర్ చేసుకోగలుగుతారు అయితే ఫోటోగ్రఫీ అనగానే మనకి చాలా మట్టుకు కొండలు బీచెస్ సన్రైస్ సన్సెట్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి కాని అదేకాదు ఫొటోగ్రఫీస్ తీసేవాళ్ళు వివిధ ప్రదేశాలకు అంటే వేరే ఖండాలకు కంట్రీస్కి వెళతారు వేరే ప్లేసెస్కి వెళతారు డిఫరెంట్ డిఫరెంట్ బీచెస్కి వెళతారు వేరే వేరే కొండల పైకి వేరే వేరే శిఖరాలు ఎక్కడికో ఎంతో ఎంతో తిరుగుతూ వాళ్ళ జీవితం మొత్తం ఫొటోగ్రఫీకే అంకితం చేస్తూ ఎప్పుడూ తిరుగుతూ తి తిరగడంలో వాళ్ళు ఎన్నో శాక్రిఫైజెస్ చేస్తూ ఒక్కొక్కసారి తిండి దొరకదు వాళ్ళు వెళ్ళే ప్రాంతాలల్లో తాగడానికి మంచి నీళ్ళు దొరకవు స్నానం చేద్దామన్నా నీళ్ళు ఉండవు అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఫోటోగ్రఫీ చేయడానికి సిద్ధంగా ఉంటారు అది వాళ్ళకి ఎంతో ప్యాషనేట్గా అనిపిస్తుంది అయితే ఈ ఫోటోగ్రఫీ వల్ల ఇతర ప్రజలు అంటే మనం ఎన్నో తెలుసుకోగలుగుతాము అంటే ఎలా అంటే పలానా ప్రదేశాలు ప్రతి అంటే ఈ కంట్రీ ఇలా ఉంటుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈఫిల్ టవర్ ఇలా ఉందని మనకి ఫోటో ద్వారానే తెలుస్తుంది అది అంత ఎత్తు ఉంది అని ఎవరైనా వర్ణిస్తే మనకి తెలుస్తుంది కానీ మనం చూసేది ఈ ఫోటోగ్రఫీస్ వల్లనే అది కాకుండా ఇంకా ఈ ఫొటోగ్రఫీస్ అనేవి సైన్స్లో కూడా సైన్స్లో కూడా మనకి కంటికి కనిపించని జీవాలు బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ అవన్నీ కూడా తెలిసేవి ఫొటోగ్రఫీస్ వల్లనే ఈ ఫొటోగ్రఫీస్ ఎలా తీస్తారంటే మైక్రోస్కోప్ ద్వారా మైక్రోస్కోప్లో కంటికి కనిపించని బ్యాక్టీరియాని ఇలాంటి వాటన్నింటినీ వాళ్ళు మ్యాగ్నిఫై చేసి దాన్ని మైక్రోస్కోప్ నుంచి ఫోటో తీస్తారు ఆ ఫొటోస్ని గూగుల్లో అప్లోడ్ చేస్తే మనం వీటిని చూసి బ్యాక్టీరియా వైరస్ ఇలా ఉంటుందని తెలుసుకుంటాము ఇవే కాకుండా ఇప్పుడు మనకి రీసెంట్గా ఒక చిన్న కోవిడ్ కరోనా కూడా ఎలా ఉంటుంది దానివి ఏంటి అనేవి కూడా స్క్రీన్లో మనం చూస్తూ వాటిని పిక్చర్స్ తీసుకుంటూ ఇలాగే ఎట్టాక్ చేస్తుంది అది ఇలా ఉంటుంది దానికి ఈ రకంగా ఉన్నాయి ఆంటిబాడీస్ అది కూడా ఫొటోస్ ద్వారానే తెలుసుకున్నాము సో ఫొటోస్ ద్వారా మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి ఇలాంటి గొప్ప గొప్ప ఫోటోగ్రాఫర్స్ మన సమాజంలో ఉండటం కూడా మనకి ఎంతో మంచిది ఎందుకంటే మనకి తెలియని విషయాలని కూడా కొన్ని విషయాలు మనం చెప్పుకోవడానికి రాకపోయినా వర్ణించడానికి రాకపోయినా ఫొటోస్ చూసి మనం తెలుసుకోగలుగుతాము ఇదే కాకుండా మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినపుడు కూడా ఫుడ్ ఫుడ్ ఫోటోగ్రఫీ కూడా చూస్తాము అంటే ఇప్పుడు ఒక్కొక్క కల్చర్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ తెలంగాణాలో అయితే బిర్యానీ ఎలా ఫేమస్సో గుజరాత్లో డోక్లా అలా వివిద వివిద ప్రదేశాలలో ఇండియాలో కానీ ఇతర దేశాల్లో కానీ అమెరికాలో పీజ్జా అలా ఇంగ్లీష్ ఫుడ్స్ నుంచి మన కల్చరల్ ఫుడ్స్ అన్నింటి వరకు మనం వింటాం కానీ అది ఎలా ఉంటుందో చూసేది కూడా ఫొటోస్ ద్వారానే ఈ ఫొటోస్ ద్వారా చూసి ఓ ఇది ఇలా ఉంటాయా అని తెలుసుకుంటాము ముందుగా మనకి తేలిని ఫుడ్ ఐటమ్స్ కూడా అంటే మనకి జనరల్ ఎక్కువ మట్టుకు ముందు కాలంలో చీజ్ అంటే ఏంటో సరిగ్గా తెలుసుకునేది కాదు చీజ్ ప్రోసెస్ చీజ్ ఇవన్నీ చేయడానికి కూడా ఇన్ని ఫ్యాక్టరీస్ అయ్యాయి ఆ ఫ్యాక్టరీస్ ఎలా ఉంటాయో మనకు తెలిసాయి ఆఖరికి ఎన్ని సివిలైజేషన్స్ మన హిస్టరీలో జరిగినవి కూడా ఇప్పుడు హిస్టరీలో జరిగినవి కూడా ఎన్నో ట్యాంకర్లు బంకర్లు వాళ్ళ గన్లు అవన్నీ కూడాడా వాడారు అవన్నీ కూడా మనం విన్నాము కానీ అవన్నింటినీ కూడా చూడవచ్చు మనం ఎలా ఫొటోస్ ద్వారా ఎందుకంటే బంకర్లు ట్యాంకర్లు వార్ అయిన దగ్గర లేకపోతే ఆర్మీ బేసెస్లలో భద్రపరుస్తారు మనము అంత దూరం వెళ్ళి చూడలేం కాబట్టి అవన్నీటిని ఫొటోస్ ద్వారా చూసి కూడా ఓ ఇవి ఇలా ఉంటాయా అని తెలుసుకోవచ్చు అవే కాదు ఇంకా ఏవైనా పండగలు జరిగినప్పుడు దీపావళి కానీ న్యూయిర్లు కానీ ఏవైనా ఇలా పెద్ద పెద్ద పండగలు క్రిస్మస్ కానీ జరిగినప్పుడు వేరే వేరే ఖండాల్లో కంట్రీస్లో కాంటినెంట్స్లో వివిధ ప్రజలు ఎలా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళ పండగలని అవి కూడా మనం తెలుసుకోవచ్చు వాళ్ళు ఫొటోస్ పెట్టడం వల్ల ఫేమస్ ఫోటోగ్రాఫర్స్ మంచి మంచి మూమెంట్స్ మంచి మంచి పటాకాయలని దాని వ్యూస్ని ఎలా డెకొరేషన్ చేస్తున్నారో వాటిని సిటీని ఎలా అలంకరిస్తున్నారో వాటి ఫొటోస్ని అన్నీ తీసి మన గూగుల్లో అప్లోడ్ చెయ్యడం వల్ల గూగుల్ ప్లాట్ఫామ్ వల్ల ఏ ఏ పర్సన్ అయిన లోకంలో వాళ్ళు ఏ మూలకున్న ఏ మూలన ఏదున్నా చూడచ్చు ఈ ఫొటోగ్రఫీస్ ద్వారా ఎంత తెలుసుకున్నా కంటితో చూపుతో చూస్తే ఇంకా క్లారిటీ లభిస్తుంది సో ఈ క్లారిటీని మనం ఇలాంటి ఫేమస్ ఫేమస్ ఫోటోగ్రాఫర్స్ వల్ల మంచిగా తెలుసుకోగలుగుతున్నాము ఫేమస్ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ఎంత కృషి చేస్తారంటే వాళ్ళ ప్రొఫెషన్కి వాళ్ళు ఎన్నో వదిలేస్తారు వాళ్ళ కుటుంబం నుండి దూరంగా ఉంటారు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో దూరంగా ఉంటారు వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళకి నచ్చని ఫుడ్ని కూడా వాళ్ళు తింటూ అంత కష్టమైన ఫుడ్ని కూడా తింటారు కొన్నిసార్లు వాళ్ళకి నీళ్ళు పడకపోయినా వాళ్ళు తినే ఆహారం పడకపోయినా వాళ్ళకి వేరే ఆప్షన్ అనేది ఉండదు సో అలా వేరే వేరే ఫుడ్ పడని నీళ్ళు తాగినప్పుడు కూడా వాళ్ళకి ఎన్నో అనారోగ్యాలకి గురి అవుతారు అలా అనారోగ్యాలకి గురి అయినా కూడా వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ని వదులుకోరు అలా వాళ్ళ ప్రొఫెషన్ని వదులుకోకుండా వాళ్ళ ప్రొఫెషన్ని ముందుకి సాగస్తూ ఉంటారు కొన్నిసార్లు ఇది ఎంత ప్రమాదకరమంటే ఒక ఫోటోగ్రాఫర్ ఇప్పుడు ఒక ఎడారికి వెళ్ళి ఒక ఎడారిని ఫోటో తియ్యాలి అనుకుంటాడు అక్కడ అతనికి ఆ మట్టి ఇసుక అనేది తన ముక్కులో నుంచి ఊపిరితిత్తుల్లోకి పోయి ఏమైనా శ్వాసకోశ వ్యాధులు సివియర్గా వచ్చినా అక్కడ ఆయనకి హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా ఎమర్జెన్సీ ఉన్నా అక్కడ ఎవరు ఉంటేనే అది సాధించగలుగుతారు తీసుకెళ్ళగలుగుతారు వాళ్ళు ఒకవేళ అక్కడ ఎవ్వరూ లేకపోతే అతను అక్కడ చనిపోయింది కూడా ఎవరికీ తెలియదు అంత డేంజర్గా ఉంటుంది ఫోటోగ్రఫీ అనేది కొన్ని టాస్కులలో అందుకే ఇందాక చెప్పింది చూసుకొంటే అలా శ్వాసకోశ డిసీజెస్ వచ్చి వాళ్ళు పడిపోయినపుడు వాళ్ళు కొంచెం ఏదైనా మెడికేషన్ ఇచ్చి హాస్పిటల్కి తీసుకెళితే బ్రతుకుతారు ఉన్నా కూడా వాళ్ళని తీసుకెళ్ళలేము కాబట్టి వాళ్ళు నిస్సహాయులుగా అక్కడే మరణం చెందుతారు అలా అనాధ శవంలాగా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళు ఏమైపోయారు ఏంటి ఏమి లేవు ఇలాంటి ఫోటోగ్రాఫీస్ ఉంటాయి అయితే ఇప్పుడు మన జనరేషన్ మారుతున్నా కొద్దీ స్మార్ట్ఫోన్స్ వస్తున్నాయి స్మార్ట్ఫోన్స్లోనే కెమెరాస్ ఉంటున్నాయి సో అందరూ ఫోటోగ్రాఫర్స్ లాగానే వాళ్ళకు నచ్చిన మూమెంట్ని అంటే వాళ్ళకి నచ్చిన పుట్టలని గుట్టలని నీళ్ళని చెట్లని పువ్వులని పండ్లని ఎన్నో ఎన్నో వాళ్ళకి ఏది నచ్చితే అది ఫుడ్ని ఇప్పుడు ఒక కఫేకి వెళుతున్నా లేకపోతే ఒక తినే ప్లేస్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇది నచ్చింది దాని ముందు అది ఫోటో తీసుకుంటారు అమ్మ నాకు ఇలా కావాలి అది ఇలాగే కనిపించాలి నువ్వు చేసేది అన్నట్టుగా కూడా మాట్లాడుతుంటారు అయితే ఈ సెల్ఫోన్స్ వచ్చిన తరువాత అందరూ అందరూ కూడా ఫొటోస్ తీయడం ప్రారంభించారు ఈ ఫొటోస్ తీయడం కూడా పెద్దలు అనే కాదు వృద్ధులు అనే కాదు ఆఖరికి చిన్న పిల్లలు కూడా సెల్ఫోన్స్ అలవాటు అయ్యాయి అదే చిన్నచిన్న పిల్లలు కూడా వాళ్ళు ఫొటోస్ తీయడం నేర్చుకుంటున్నారు అదే కాదు ఈ కెమెరాస్ వేరే విధంగా ఎన్నో ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ఇప్పుడు కోవిడ్ నైంటీన్ వచ్చినందుకు చాల మంది అన్ని ప్రదేశాలలో స్కూల్కి వెళ్ళలేదు కంప్లీట్గా లాక్డౌన్ అయి అయింది ఆ టైమ్స్లో పిల్లలు ఆన్లైన్ ద్వారా చదువుకోవడం జరిగింది ఈ ఆన్లైన్లో ఎలా చదువుకున్నారు వాళ్ళ టీచర్లు వాళ్ళ ఉపాధ్యాయులు వాళ్ళ టెక్స్ట్బుక్స్లని లేకపోతే దొరికిన మెటీరియల్ని ఫోటోలు లేకపోతే అప్లోడ్ చేస్తూ వీళ్ళు రాసినవి వీళ్ళు ఫోటో తీసి టీచర్స్కి పంపిస్తే అవి చూసి అలానే చదువుకునేవారు సో ఈ ఫొటోస్ కెమెరాస్ అనేవి చాలా ఇంపార్టెంట్గా మనుషులకి అయ్యాయి అయితే ఇంత ఇంపార్టెంట్ అయినా కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ మనం చూస్తూ ఉంటాము కెమెరాస్ వల్ల ప్రతీ దానికి లోకంలో జరిగే దానికి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నా ఏదొక డిసడ్వాంటేజెస్ ఇప్పుడు ఎన్నైనా డిసడ్వాంటేజెస్ ఉంటాయి ఖచ్చితంగా అయితే ఈ ఫోటోగ్రాఫ్స్ వల్ల మనకి డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ కల్చర్స్ వాళ్ళు పాటించే పద్ధతులు అవన్నింటినీ కూడా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీల ద్వారా మనం తెలుసుకోగలుగుతాము ఈ ఫొటోగ్రఫీస్ విడియోగ్రఫీస్ తెలుసుకున్నప్పుడు మనకి ఓ వీళ్ళు ఇలా ఉంటారా సపోస్ ఆఫ్రికన్స్ ఆఫ్రికన్స్ ట్రైబల్స్ లాగా వాళ్ళు వేసుకొని వాళ్ళు ఎలా పాటిస్తారు ఏం తింటారు అవన్నీ కూడా మనం తెలుసుకోగలుతాము అలాగే అక్కడ ఉన్న వాళ్ళు ఇండియాలో ఎలా ఉంటారు అనేది కూడా ఫొటోస్ ద్వారా లేకపోతే అలా తెలుసుకుంటారు అవే కాకుండా ఇప్పుడు కెమెరాస్ ఎలా ఉన్నాయి ఎంత అడ్వాంటేజ్గా మారాయంటే ఇప్పుడు మన కుటుంబం నుంచి లేకపోతే మన అన్న కానీ చెల్లి కానీ ఎవరైనా వేరే ప్రదేశంలో వేరే ఖండంలో కనుక చదువుతూ ఉంటే ఉద్యోగం చేస్తుంటే వాళ్ళకి డైరెక్ట్గా వీడియో కాలింగ్ చేసుకొనే ఆప్షన్స్ కూడా ఉంది అది కెమెరా ద్వారా అయితే కెమెరాని స్క్రీన్షాట్ తీసుకొని అవి కూడా ఎంతో విలువ అయిన ఫొటోగ్రఫీస్ మనం సంపాదించుకున్నాము మన కోసం అలా కూడా భావిస్తున్నారు కెమెరాస్ వచ్చిన తరువాత ప్రతీ ఒక్క మనిషి వాళ్ళని వాళ్ళే పెద్ద ఫోటోగ్రాఫర్ లాగా భావించుకుంటున్నారు కానీ అసలైన ఫోటోగ్రాఫర్స్ తెగించే తెగింపు చాలా మంచిదని ఎన్నో ఎన్నో కోల్పోతూ ఎంతో ఎంతో కష్టపడుతూ ఎన్నో భరిస్తూ ఆ ఒక్క క్యాప్చర్ని మూమెంట్ని క్యాప్చర్ చేయడానికి ఎంతో కష్టపడుతుంటారు అది పబ్లిష్ చేయడానికి కూడా అయితే ఇలాంటి ఫోటోగ్రాఫర్స్ని సపోర్ట్ చేయడం కూడా మన బాధ్యతే ఇలాంటి ఫోటోగ్రాఫర్స్ని పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్స్ని మనం సపోర్ట్ చేయడం వల్ల ఇంకా మనం చూసుకోలేనివి అంటే ఓషన్స్లలో మనకి తెలియని జీవాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఎన్నో ఉంటాయి ఎన్నో ఎన్నో మనకి తెలియని చెట్లు చేపలు ఎన్నో సముద్రంలో పెరిగేవి కూడా మనకి తెలీదు ఈ ఫోటోగ్రాఫర్స్ వల్ల మెరైన్లోకి వెళ్ళి ఫోటోగ్రఫీ తీయడం వల్ల ఎన్నో జీవాలని కూడా మనం తెలుసుకోగలుగుతాము అలా కూడా ఉంది సో మనము ఈ ఫోటోగ్రాఫర్స్ని ఎంకరేజ్ చేస్తే మనం ఇంకా ఇంకా నాలెడ్జిని కూడా సంపాదించుకోవచ్చు సో వాళ్ళని సపోర్ట్ చేస్తూ మనం నాలెడ్జిని పెంచుకోడానికి ట్రై చేసుకుందాము